ఎక్కువ కాలం నిల్వ ఉండే పాలు మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం ఈ పాలు తాగడం వల్ల చిన్నపిల్లలకు ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ పాశ్చరైజ్డ్ మిల్క్ అనేది ఒక వ్యాధి నిరోధక పద్ధతి ఈ పాశ్చరైజ్డ్ మిల్క్ అనేది ద్రవ పదార్థాలను వేడిచేసి బ్యాక్టీరియా వంటి వ్యాధికారక క్రిములను నిర్మూలిస్తారు దీని వలన పాలు నిల్వ ఉండే కాలం పెంచబడుతుంది ఇలా పాలు నిల్వ ఉంచడం వలన మన ఆరోగ్యానికి మంచిది కాదు